గేమింగ్ యొక్క భవిష్యత్తు మనకు ఎలా కనిపిస్తుంది అది చిన్నప్పటినుంచే ఏర్పడుతుంది ఎవ్వరికైనా చిన్నప్పటి నుంచి పాఠశాలలో ఉన్నప్పుడే మనకు ఆటల పోటీలు పాటల పోటీలు అలాంటివి పెట్టినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆ ఎగ్జయిట్మెంట్ ఆతృత వాళ్ళకు అప్పుడు ఆడించినప్పుడు వాళ్ళలో ఉన్న ఆట అనేది మనకు కనిపిస్తుంది సో అప్పుడు మనకు గేమింగ్ యొక్క భవిష్యత్తు అలా అలా కనిపిస్తుంది వాటిని మనం బయటకి తియ్యాలి అంటే వాళ్ళకెప్పుడు వార వారానికి లేదంటే రోజుకొక్కసారి అయిన ఆటలు ఆడించాలి ఒక్క పీరియడ్ అయినా ఆటలు ఆడించాలి అది విధంగా మనకు వాళ్ళల్లో ఉన్న గేమ్స్లో ఉన్న వాళ్ళకి ఎగ్జయిట్మెంట్ అయినా లో ఉన్న ఆతృతనైనా మనకు తెలుస్తుంది కాబట్టి చిన్నప్పడి నుంచే గేమ్లు అనేది పా పెట్టడం ద్వారా వాళ్ళల్లో ఉన్నా గేమింగ్ యొక్క ఇంట్రెస్ట్ అండ్ ఇంకా దాంట్లో క్రికెట్ ఆర్ వాల్లీబాల్గా సమ్థింగ్ ఏదైనా కబడ్డీ ఖోఖో రింగ్ బాల్ అలాలా అలాంటివి క్యారంస్ చెస్ ఇలాంటి గేమ్స్లలో కొంత మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఎలా అంటే ఏవిధంగా నైనా వాటిని మనం వాళ్ళకి వాళ్ళ నుంచి బయట పడాలి అందరూ చదువులో ఉండరు కాబట్టి చాలా మంది ఆట పాటల్లో కూడా ఉంటారు సో వాళ్ళల్లో ఉన్న క్రీడాకారుని బయట పెట్టాలి అంటే మనం రోజుకి అయినా పాఠశాలల్లో లేదంటే రోజు రోజుకి కాకపోయినా వారానికి ఒకసారి వారానికి ఒక్కసారి అయినా పిల్లలకి ఆటలపోటీలు పెట్టడానికి బయటకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే బయటకెళ్ళినపుడు వాళ్ళల్లో ఉన్న ఎగ్జయిట్మెంట్ వాళ్ళకు ఆడాలి అన్న ఆతృత పెరుగుతుంది అలాగే వాళ్ళకు క్రీడకు సంబంధించిన విషయాలను ఎన్నో విషయాలు తెలియచేయాలి వాళ్ళకు ఒక పీరియడ్ అంటూ ఉండాలి క్రీడకు సంబంధించింది ఆటల గేమింగ్ యొక్క ఇంట్రెస్ట్ ఇంకా దాంట్లో ఉన్న ఎన్నో ఇన్ఫర్మేషన్ అంత విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు అలాగే గ్రహిస్తారు ఇంకా వాటిలో ఉన్న ఆటలు నుంచి పై పై జిల్లా స్థా జిల్లా స్థాయికి డిస్టిక్ స్థాయికి మండల స్థాయికి ఇంకా స్టేట్ స్థాయికి కూడా వెళ్ళొచ్చు వాళ్ళు ఎన్నో ఎంతో ఎగ్జయిటింగా ఫీల్ అవుతారు సో వాళ్ళ ఆటలో ఉన్న ప్రతి ఒక్క పై ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళకి చదువులో లేకపోయినా కొందరు చాలా మంది ఆటల్లో ఉంటారు షటిల్ బ్యాట్మింటన్ క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇక్కడ ఇలా అన్ని ఒకటే కాదు చాల ఆటపోటీలు ఉంటాయి కాబట్టి వాటిలో వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఏ విషయమైన సరే వాళ్ళకి వాళ్ళని వాళ్ళు అందులో పార్టిసిపెట్ చేసేలాగా ఉండాలి కాబట్టి వాళ్ళకు చిన్నప్పట్నుంచి ఆటలపోటీలు అలాంటివి పెట్టినపుడు వాళ్ళు భలే ఎగ్జయిట్మెంట్తో ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన ఆటలపోటీలో వాళ్ళు వెళ్ళి పాల్గొని దాంట్లో పార్టిసిపేట్ చేసినపుడు వాళ్ళకు ఎంతో సంతోషం కల్గుతుంది కాబట్టి వాటిలో ఉండే ఇన్ఫర్మేషన్ అంత వాళ్ళు తెలుసుకొని ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని కుడా చాలా ప్రయత్నిస్తారు క్రీడల పోటీలు జరిగినపుడు వాళ్ళని ఎంచుకునపుడు వాళ్ళు విన్ అవతా విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి గెలుస్తారన్న నమ్మకం ఉంటుంది ఇప్పడినుంచే చిన్నపటినుంచి వాళ్ళకు ఆటలపోటీలు అలాంటివి పెట్టినపుడు వాళ్ళకు గేమ్ యొక్క ప్లానింగ్ ఇంకా గేమ్లో ఆడాలి ఎలా ఆడాలి అని ఎగ్జయిట్మెంట్ ఇంకా ఇంకా పీటి వాళ్ళు ఎక్కువ చూసుకోవడం వల్ల కూడా వాళ్ళకు చాలా ఎగ్జయిట్మెంట్తో అండ్ పీరియడ్ పక పక్క ఎవ్రీ పీరియడ్లో వాళ్ళకు గేమ్స్ పీరియడ్ ఉండాలి డైలీ ఒక్క పీరియడ్ అయినా